హలో ఎవరండి అవునండి ఎవరండి మాట్లాడేది చెప్పండి చెప్పండి పేరు ఎక్కడండి మీది చెప్పండి నిరూప్ కుమార్ టెన్త్ క్లాస్ ఆ అబ్బాయేనా చెప్పండి

లేదండి ఇప్పుడు నెక్స్ట్ వీకే అంటున్నారు నెక్స్ట్ వీక్ ఫైనల్ ఎగ్జామ్స్ కాకుండా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అవి ఖచ్చితంగా రాయాలి అసలు ఎవ్వరికి లీవ్ ఇచ్చే ప్రసక్తే లేదండి ఫోర్ డేసే అని మీరు ఈజీగా అంటుర్రండి మీ పిల్లలకి మీరే చెప్పుకోవాలి మీరే అట్లా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఎట్లా అండి వాళ్ళు చదువుకోవద్దా ఇప్పడికే స్లోలో ఉన్నారు మీ అబ్బాయి అయినా కూడా మళ్ళీ మీరు ఫోర్ డేసే కదా అని మీరు అంటే నాలుగు రోజులే కదా ఆయన అంటాడు ఎందుకండి మీరు మీరు ఎంకరేజ్ చేయాల్సింది పోయి మీరే పిల్లల్ని పంపపించండి అని ఇట్లా ఫోర్స్ చేస్తారు మమ్మల్ని అదే అండి మీరు చెప్పేది కరెక్టే కానీ అతను చదువుకోవాలి కదా ఇప్పుడు చదువుకోవాలి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తేనే కదండి ఫైనల్కి వాళ్ళు మొత్తం ఇట్లా అయ్యేది మంచిగా ప్రిపేర్ అయ్యేది ఫస్ట్ ఈ ఎగ్జామ్స్ రాస్తేనే ఫైనల్ ఎగ్జామ్స్ మంచిగా రాస్తారు ఈ ఎగ్జామ్స్ పెట్టుకొని మీరు నాలుగు రోజులు అడిగితే వాళ్ళు వాళ్ళని మీరు ఎంకరేజ్ జేయాల్సింది పోయి మీరు ఊకే అడుగుతరేందండి లాస్ట్ ఇయర్ కూడా అట్లనే చేసారు మొత్తం ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడే అడిగినారు ఇవి లేదండి ఎగ్జామ్స్ రాసాకంటే మీరు నెక్స్ట్ వీక్ అంటున్నారు కానీ నెక్స్ట్ వీకే ఎగ్జామ్స్ ఉన్నాయి అట్లా రాయరండి అందరికి ఒక్కసారే చెప్తారు మీ మీ అబ్బాయి ఏం సపరేట్ కాదు కదండి లేదండి రిక్వెస్ట్ అయినా ఏదైనా పంపించడం అసలు కుదరదండి లేదండి లేదు లేదండి దయచేసి మమ్మల్ని ఇట్లా చేయొద్దు ఎగ్జామ్స్ ఉన్నాయి మేము పంపించం మీరు దయచేసి ఊకే మమ్మల్ని ఫోర్స్ చేయొద్దండి దయచేసి ప్లీజ్ ప్లీజ్ అండి ప్లీజ్ అండి సారీ అండి సారీ సారీ అండి కుదరదండి